మరియు ఇలాంటివి వేసుకొని కొన్ని సాంప్రదాయ నగలు ఏమేమి ఉంటాయంటే ఎక్కువగా దండలు పెద్ద పెద్ద బుట్టలు అవి ఆడవారు ఎక్కువగా ధరించుకుంటారు పూర్వంలో మగవారు కూడా ఇలాంటి నగలను ధరించి నృత్యాలు చేస్తూ చేస్తూ ఉంటారు కానీ ఈ రోజుల్లో చాలా తక్కువయింది ఇలాంటి సంద్ ఈ ఈ కళ నృత్యం ఎప్పుడు చేస్తారు అంటే చీరలు ఎక్కువగా ఆడుతూ వేసుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు